మా ప్రాంతాలం ప్రాంత ప్రాంతంలో ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉన్నాయి హెచ్డిఎఫ్సి హైడ్రిల్ బ్యాంకు కోటక్ మహీంద్రా ఇలాంటివి చాలా వివిధ రకాలైన బ్యాంకులైతే ఉన్నాయి మేమైతే లోన్కి అప్లై చేసుకున్నప్పుడు కానీ లోన్ లోన్కి సంబంధించినప్పుడు అయితే తీసుకున్నప్పుడు అయితే ప్రైవేట్ బ్యాంకులో డిఫరెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది గవర్నమెంట్ బ్యాంకులలో కూడా డిఫరెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది వచ్చేసరికి ప్రైవేట్ బ్యాంకులలో కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ పడుతుంది అండ్ గవర్నమెంట్ బ్యాంకులు ఎస్బిఐ ఇలాంటివి అట్లా ఇట్లా అలాంటివి అయితే కొంచెం ఇంట్రెస్ట్ అయితే తక్కువ పడుతుంది ఎందుకంటే అవి గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి సో అందుకని మేము ఎక్కువ ప్రియార్టీ వచ్చేసి మన ప్రభుత్వ బ్యాంకులకైతేనే ఎక్కువ ప్రియార్టీ అయితే ఇస్తాము ఇలాంటి ఇలాంటి లోన్లకి అయినా అప్లై చేసుకోవడానికి అండ్ చాలా మన ఉంటాయి కదా మనకు అప్లై చేసుకుంటే లోన్స్ ద్వారా మనీ అయితే వస్తాయి డిపాజిట్ అయితే బ్యాంకులోకి అండ్ అలాంటి వాటికి అయితే ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువ పడుతుంది సో అందువలన నేనైతే ఎప్పుడైనా ప్రైవేట్ బ్యాంకులకు కాకుండా గవర్నమెంట్ బ్యాంకులకే ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాను లోన్లకి అప్లై చేసుకోవడానికి ప్రైవేట్ బ్యాంకులో వచ్చేసరికి అంత సెక్యూ సెక్యూరిటీ సెక్యూరిటీ పర్పస్ అయితే రెండు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బ్యాంకులలో సెక్యూరిటీ అయితే చాలా బాగా ఉంటుంది అండ్ మినిమం మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం మూడు వేలు అయితే ఉండాలి అని చెప్తారు స్టార్టింగ్లో దాని తర్వాత అవి మనం చే ఖర్చు చేసుకోవచ్చు లేకపోతే విత్డ్రా కూడా చేసుకోవచ్చు బట్ స్టార్టింగ్ మనమైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసే ముందైతే త్రీ థౌసండ్ పెట్టాలి అకౌంట్లోనే పడతాయి ఆ త్రీ థౌసండ్ కూడా సో మన మన డబ్బులు విషయాలు దగ్గరికి వచ్చేసరికి ఏ బ్యాంక్ ఎలాంటి ప్రైవేట్ కాని గవర్నమెంట్ కాని మన డబ్బులకైతే మంచి సెక్యూరిటీ అయితే కల్పిస్తారు వారు అందువలన మనమైతే ప్రతి బ్యాంకును అయితే నమ్ముతాము అండ్ మన బ్యాంకులో నుంచి కూడా మనం ఏ టైంకి అయినా విత్డ్రాలు అయితే చేసుకోవచ్చు గవర్నమెంట్ కాని ప్రైవేట్ కాని మనం ఎలాంటి ఫోన్పే ఫోన్పే ద్వారా కాని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనీ అండ్ ఏటీఎం ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం త్రు కూడా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు మనం ఇక్కడ ఉన్న మన చుట్టుపక్కల ఏటీఎం మిషన్ అయితే కనిపిస్తే దాని ద్వారా మనం ఏటీఎం పెట్టేసి అయితే మనం మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అట్లా కాకపోయినా మనం ఏ బ్యాంకు ఉన్నా కాని ఫోన్పేకి వెళ్ళీ ఫోన్పే ఆర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాటికి లింక్ చేసుకొని అయితే మనం ఆన్లైన్ త్రు కూడా మనం అయితే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇలాంటి సౌలతులు కల్పిస్తున్నారు ఇక బ్యాంక్ వారు ఏ బ్యాంక్ అయినా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సో ఇలాంటి వాటి వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఊరికే డబ్బులు అయితే ఎమ్మటే పట్టుకెళ్లకుండా ఒకసారి బ్యాంకులో వేసి పెట్టుకున్నవంటే ఆన్లైన్ త్రు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది